భారతీయ విధ్యా విధానం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఇది అనేక పురోగతిని సాధించింది అయితే ఇది ఇప్పటికీ అనేక సవాళ్ళను ఎదుర్కుంటుంది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభంమైన ప్రాథమిక విద్యకు పిల్లలు హక్కు చట్టం ఆర్టిఈ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న అందరి పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రోత్సహించింది ఈ చట్టం ప్రారంభించినప్పటి నుండి పాఠశాలలకు హాజరు కావడం గణనీయంగా పెరిగింది రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైను ప్రకటించింది ఈ కొత్త విధానం సమగ్రమైన సమగ్రమైన విద్యా విధానాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది ఇది ప్రతి విద్యార్థి ఒక సామర్థ్యాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుంది భారతదేశంలో విద్య సమానత ఒక పెద్ద సవాలు గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు పేద పిల్లలు మరియు మైనారిటీ పిల్లలు తరచుగా అధిక శ్రేణి కారణాలవల్ల విద్యను పొందడం కష్టంగా ఉంటుంది భారతదేశంలోని విద్యా వ్యవస్థ కొన్నిసార్లు బోర్డు పరీక్షలపై చాలా దృష్టి పెడుతుంది ఈ దృష్టి విద్యార్థుల నుండి సృజనాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కష్టతరం చేస్తుంది భారత దేశంలోని విద్యావ్యవస్థలో నాణ్యత కూడా ఒక సవాలు అనేక పాఠశాలలు తగినంత వనరులు లేదా నాణ్యమైన ఉపాధ్యాయులను కలిగి లేవు భారతీయ విద్యా విధానం ఈ సవాళ్ళను అధిగమించడానికి కృషి చేస్తుంది ఆర్టిఈ చట్టం మరియు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై వంటి చర్యలు విద్యా సమానత మరియు నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి అయితే ఈ సవాళ్ళను పూర్తిగా అధిగమించడానికి మరింత కృషి అవసరం భారతీయ విద్యా విధానం మరింత మెరుగుపరచడానికి కొన్ని ప్రతిపాదనలు ఇక్కడ ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలకు హాజరు కావడం మరియు నిరం నిరంతతను పెంచడానికి ప్రయత్నాలు చెయ్యాలి గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు మరియు పేద పిల్లలకు విద్యను మరింత అందుబాటులో చెయ్యాలి విద్యార్థులు ఉండి సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యడానికి విద్యను రూపాంతరం చెయ్యాలి